నమస్కారమండి నేను చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నాకు ఇదివరకే ఒక ఊరుకి వెళ్లాలని ట్రిప్పు కి వెళ్లాలని మేము మా కుటుంబసభ్యులమంతా అనుకున్నాము దానికి సంబంధించింది మీకాడ ఏదన్నా వెహికల్ దొరుకుతాదని ఫోను చేసాము మీకాడ వీలైనంతవరకు వెహికల్ దొరికితే మేము రేపు సాయంతరము నాలుగు గంటలకు బయలుదేరి తిరువనంతపురం మరియు తమిళనాడు మరియు బెంగుళూరు ఆ మూడు రాష్ట్రాలు అంతా ప్రదేశాలల్లో తిరిగేసి వో రావాలని వన్ వీక్ ఒక వారం తరవాత ఇంటికి చేరాలని అనుకుంటున్నాము మీ దగ్గర ఏదన్నా ఒక వాహనము సదుపాయం ఉంటే మాకు దానిని పంపించగలరూ మీరు ఏది ఉన్నా మాకు కచ్చితంగా వాహనం పంపించగలరని మా మనవి ఎందుకంటే మీ యొక్క డ్రైవర్లు కాని మీ యొక్క వాహనాలు కాని మాకు మంచి పద్ధతిలో మంచి కండీషన్ లో తోల్తారు కాబట్టి మాకు మిమ్మల్నే రికమండేషన్ చేసుకుంటున్నాము